హలో నమస్తే అండి నేను బాపట్ల నుంచి కాల్ చేస్తున్నాను నా పేరు ఉషారాణి ట్యాక్సీవాలా అండి ఓకే నేను మా వాళ్ళు విజయవాడలోని గొల్లపూడిలో మా రిలేటివ్స్ ఉన్నారండి అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు చెల్లి వాళ్ళు మొత్తం సిక్స్ మెంబర్స్ అన్నమాట అయితే వాళ్ళని ఇక్కడ బాపట్ల తీసుకురావాలి అన్నమాట ఓకే తీసుకురావాలి అది టూ దారులు రెండు దారులు ఉంటాయండి విజయవాడ గుంటూరు పర్చూరు బాపట్ల ఇంక ఒకటి వచ్చేసి విజయవాడ గుంటూరు పొన్నూర్ బాపట్ల ఏ దారిలో తీసుకొస్తారు మాకు ఎంత అవుతుంది ఎటు వస్తే తొందరగా వస్తాము ఆ టైమింగ్స్ చెప్పండి కొంచెం ఎంత టైమ్ పడుతుంది మనీ ఎంత అవుతుంది పెట్రోల్కి మేమే మనీ ఇవ్వాలా లేకపోతే అవి భోజనం ఖర్చులు కూడా మేము ఇవ్వాలా అసలు ప్రాసెస్ ఏమిటి ఎంత కావాలి ఎంత టైమ్ పడుతుంది ఆ వివరాలు కొంచెం నాకు తెలియజేయండి వాళ్ళు వచ్చేసి సిక్స్ మెంబర్స్ ఉన్నారు అన్నమాట విజయవాడ నుంచి బాపట్లకి తీసుకురావాలి అది ఆ వివరాలు మాకు కొంచెం చెప్తే దానిని బట్టి నేను చూసుకోని నేను మీకు కాల్ చేస్తాను ఓకే అండి ఆ వివరాలు నాకు కాల్ చెయ్యండి